నాకు ఇష్టమైన పండుగ సంక్రాంతి సంక్రాంతి మా ఆంధ్రప్రదేశ్లో చాలా బాగా జరుపుకుంటారు ముఖ్యంగా మేము ఉండే గ్రామంలో అయితే చిన్న నుండి పెద్ద దాకా కూడా సంక్రాంతి పండుగను బాగా జరుపుకుంటారు మేమైతే పొద్దున్న లేచి ఇంట్లో దీపం పెట్టి టెంపుల్ కి వెళ్ళి రంగు రంగుల కలర్లతో ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెడతాము తర్వాత ఇంటి ముందు గంగిరెద్దులు వాళ్ళు వస్తే వాళ్ళకు బియ్యం వేసి వాళ్ళని పంపిస్తాను పంపించిన తర్వాత వివిధ రకాలయిన పిండి వంటలు చేసుకొని చిన్న నుండి పెద్దవాళ్ళకు కూడా మధ్యాహ్నం వరకు భోజనాలు చేస్తాము భోజనాలు చేసిన తర్వాత సాయంత్రం టైంలో పైకి వెళ్ళి పతంగులు ఎగరవేస్తాము చిన్న నుండి పెద్ద వాళ్ళకు నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఏంటంటే మా ఆంధ్రప్రదేశ్లో మా గ్రామంలో ఈ సంక్రాంతి పండుగ అంటే నాకు చాలా ఇష్టం పెద్దవాళ్ళు అయితే కోడిపందాలు పాల్గొంటారు ఈ కోడిపందంలో పలు ఎక్కడెక్కడ నుండి పలు పలు రాష్ట్రాల వాళ్ళు వేరే జిల్లాల వాళ్ళు కూడా రావడం జరుగుతుంది సో సంక్రాంతి పండుగకు చాలా ప్రత్యేకత ఉంటుంది మళ్ళీ సంక్రాంతి తర్వాత నెక్స్ట్ డేనే మకర సంక్రాంతి వస్తుంది ఆ రోజు సూర్యుడు మకరరాశి పైన ప్రవేశిస్తారు కనుక దాన్ని మకర సంక్రాంతి అంటారు ఆ రోజు కూడా కొత్త వసువులు ఏవైతే ఉన్నాయో వాటిని వాటికి కడిగి బొట్లు పెట్టి కొత్త కొత్త కొత్త కొత్త వస్తువులు అన్నింటిని ఏవైతే మనం తీసుకున్నామో వాటిని కడిగి పసుపు కుంకుమలతో పూజిస్తారు సో ఇది ఒకటి ఉంటుంది ఇంకా ఏంటంటే కొత్త అల్లుళ్ళకు ఎక్కువ ఆధిపత్యం ఉంటుంది వాళ్ళకు కట్నాలు ఉంటాయి కొత్త అల్లుడికి వాళ్ళకు కూతురికి అల్లుడికి బట్టలు పెట్టి వాళ్ళకి వరకట్నం సమర్పిస్తారు సో ఇది మా ఊళ్ళో ఉన్న ఒక ప్రత్యేకత నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ పండుగ అంటే చాలా ఇష్టం ఈ పండుగకు మాకు హాలిడేస్ ఇచ్చిన ఇవ్వకపోయినా కానీ మా ఇ మా ఇంట్లోకి వెళ్ళి ఈ పండుగకి అందరితో సెలబ్రేట్ చేసుకుంటాం